నాకు ఛార్జర్ అవసరం ఉండే కొనుక్కోవాలి అనుకున్నాను నేను అమెజాన్ ఓపెన్ చేశాను అమెజాన్ ఓపెన్ చేసి ఛార్జర్స్ కోసం చాలా సర్చ్ చేశాను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జర్స్ చూశాను నాది శామ్సంగ్ సెల్లు సో శామ్సంగ్ ఛార్జర్ కావలి అని చాలా సర్చ్ చేశాను ఒక రెండు వందలకి నాకు ఛార్జర్ దొరికింది ఛార్జర్ ప్లగ్ విత్ ఛార్జర్ వైర్ అవి అనేవి మంచిగా ఉన్నది తొందరగానే ఛార్జింగ్ ఎక్కుతున్నవి నేను ఫస్ట్ ఎమ్ అనుకున్న అంటే ఛార్జింగ్ ప్రైస్ వచ్చేసి రెండు వందలు పడింది రెండు వందలు కూడా రీజనబుల్ ప్రైజే బయట షాప్లో అడిగితే కూడా రెండు వందల యాభై మూడు వందల రూపాయిలు చెప్పారు కాని ఆన్లైన్లో రెండు వందల యాభై రెండు వందలకి ఇచ్చారు రెండు వందల యాభై అని కూడా వాళ్ళు బార్గైన్ చెయ్యలేదు మళ్ళీ ఇంకా ఫ్రీ షిప్పింగు నాకు డెలివరీ కూడా ఫ్రీ గానే పడింది అందుకే నాకు ఈ ఛార్జర్తో మంచి ఎక్స్పిరియన్స్ ఉంది మళ్ళి ఛార్జర్ తొందరగ పెట్టంగనే తొందర్నే నిండుతున్నది బాగ టైమ్ తీసుకుంటలేదు లేట్గా ఛార్జింగ్ అనేది ఎక్కడం లేదు తొండగారనే ఛార్జర్ అనేది ఫి ఫిల్అప్ అయితున్నది తొందరగానే పవర్ని అబ్జర్వ్ చేసి అందిస్తున్నది నాకు ఛార్జింగ్ మంచిగానే అనిపిస్తున్నది మళ్ళీ నేను బ్లాక్ కలర్ వైర్ ఛార్జర్ని తీసుకున్నాను మళ్ళీ బయట షాప్లో వచ్చేసి ఎక్కువ వైట్ దొరుకుతున్నాయి వైట్ ఎక్కడపడితే అక్కడ పడెయ్యడం వల్ల అంతా మరకలు అంటుతున్నాయి అందుకే నేను బ్లాక్ది మరీ సర్చ్ చేసి మరీ తీసుకున్నాను నాకు బ్లాక్ ది మంచినే అనిపించింది ఛార్జింగ్ అనేది మంచినే ఎక్కుతుంది నేను ఈ ప్రొడక్ట్తో మంచాన్ని హ్యాపీగనే ఉన్న క్వాలిటీ బాగుంది అండ్ చీప్ ప్రైస్లో వచ్చింది కాబట్టి ఆమ్ నేను సంతోషంగానే ఉన్నాను ఈ ప్రొడక్ట్ని ఆర్డర్ చేసుకున్నందుకు